మా రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో తెలుగు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది ఎందుకంటే మా రాష్ట్రంలో ఉండేటటువంటి మా మాతృభాష తెలుగు కాబట్టి ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది కానీ మునుపటి దినాలతో పోల్చుకున్నట్టయితే ప్రస్తుత దినాలలో తెలుగు భాషకంటే ఆంగ్ల భాష అనేది దానికి పోటీగా ఉన్నట్లు చూడవచ్చు చాలామంది కాంపిటీషన్ పరంగా ఆంగ్లం అనేది ఎక్కువగా అభివృద్ధిలో ఉంది కాబట్టి ఎక్కువ ఆంగ్లం మీద ఫోకస్ అనేది చెయ్యడం జరుగుతుంది రాను రాను ఈ తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత అనేది తగ్గడం మనము చూడగలము